ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరిశ్రమ ఈ సవాళ్ళని ఎలా పరిష్కరించగలదని మీరు అనుకుంటున్నారంటే మొట్టమొదట ఏంటేంటేనండీ రైతుకి సరైన రైతు పంటకి సరైన గిట్టుబడిని వాళ్ళు పెట్టారనుకోండి సరైన ఈ రేట్ అనేది సరైనదిగా ఫిక్స్ చేశారనుకోండి అదే చాలా పెద్ద పరిష్కారంగా అవుతుందండి రెండవదొచ్చేసి ఏంటంటే సేంద్రియ పద్ధతుల్లో ప చేసిన ఈ ఎరువుంటుంది కదండీ ఆ ఎరువును ఎక్కువగా ప్రోత్సహిస్తే మంచిది ఎందుకంటే రసాయనాలతో కలిపింది ఏంటంటే అది భూమికి పట్టేస్తుందండీ అది మామూలుగా సాధారణంగా రసాయనాలు వాడి కొట్టిన మందేంటంటే భూమికి పట్టేస్తుంది దానివల్ల ఏంటంటే భూమి యొక్క సారం తగ్గిపోద్ది సో ఈ రసాయనాలు కూడా ఈ మందు కూడా ఏంటంటే సేంద్రియ పద్ధతుల్లో వీళ్ళు తయారు చేస్తే మంచిదని ఒకటి బా అని నేను భావిస్తున్నానండి అదేకాకుండా ఇంకొకటి ఏంటంటే అలాగే ఏంటేంటే ఈ జన్యు మార్పిడి చేస్తున్న ఈ విత్తనాలు కూడా ఏంటంటే మనము యూజ్ చేసుకుంటే మంచి రాబడి అయితే మనకి వస్తా వస్తుందండీ మనకి ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని వాటిలకైతే నేను అనుకుంటున్నాను అలాగే ఏంటంటే నీరు కూడా సమయానికి మనకి నీరు ఇస్తే అది కూడా ఒక పెద్ద సహాయం అవుతుందండి ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని పరి పరిష్కారాల కింద నేను అయితే చెప్పగలను ఇవే కాదండి అలాగే ఇప్పుడు వస్తున్న ఈ పరిజ్ఞానాన్ని కూడా వాడుకుని ఆధునిక వ్యవసాయ పనిముట్లు కూడా ఈ ఈ సాధారణ రైతు కుటుంబాల్లో కూడా ప్రవేశించేలా చేస్తే ప్రభుత్వం అది కూడా ఒక పెద్ద సహాయం అవుతుందండి ఇవన్నీ కూడా ఏంటేంటే నేను కొన్ని చెప్పగ చెప్పగల విషయాల కింద నేను వీటిని పేర్కొ ఇవన్నీ కూడా పరిష్కరిస్తే ఈ సమస్యలు నేను ముందు చెప్పిన సమస్యలు అన్ని పరిష్కరించగలిగితే ఒక వ్యవసాయకుడు కూడా ఒక రాజు లాగా ధైర్యంగా ఉండగలడని నేను చెప్పగలనండి